నమస్కారమండి అవునండి మా హౌసు రీమోడలింగ్ చేయించుకోవాలని అనుకుంటున్నాము అందుకని కాల్ చేసామండి చూడచ్చండి రండి

కబోర్డ్స్ అన్నీ చేంజ్ చెయ్యాలండి పైన సీలింగు డిజైనింగ్తో వెయ్యాలి మళ్ళీ టైల్స్ కూడా విరిగిపోయాయి అండి అవన్నీ మళ్ళీ వెయ్యాలి కాదండి వుడ్ చెక్కతోనే చేయించండి అదే చెక్కతో చేయించండి తీసుకుని వేసుకునే లాగ ఎంత పడుతుందండి ప్లైవుడ్కీనీ నార్ అదే ఒరిజినల్ వుడ్కి లేదండి తర్వాత చూస్తాము సరేనండి అన్నింటికీ ఎంత పడుతుందండి అమౌంటు టైల్స్ కూడానండి డిస్కౌంట్ ఏమైనా ఉందా అండి సరేనండి మీరు రేపు సాయంత్రం రండి